నేను కోనసీమ జిల్లాలోని ఒక గ్రామంలో నివసిస్తున్నాను నాకు చిన్నప్పటి నుండి వంట చేయడం అంటే చాలా ఇష్టం మా అమ్మ నాకు వంట చేయడం నేర్పించింది నేను వంటలో చాలా ప్రావీణ్యం సంపాదించాను ఒక సారి మా గ్రామంలో ఒక వంటల పోటీ జరిగింది నేను ఆ పోటీలో పాల్గొన్నాను నేను మా అమ్మ నేర్పిన కొన్ని పాత తెలుగు వంటకాల్ వంటకాలు చేసాను ఆ వంటకాలు చాలా రుచిగా ఉన్నాయి నేను ఆ పోటీలో మొదటి స్థానం సాధించాను ఆ పోటీలో పాల్గొన్న అనుభవం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది నేను నా వంట నైపుణ్యాల గురించి చాలా గర్వంగా ఉన్నాను ఆ పోటీ తర్వాత నాకు చాలా మంది నుంచి ప్రశంసలు వచ్చాయి నా వంటకాలు గురించి చాలా మంది నన్ను ప్రశ్నలు అడిగారు నేను వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను ఆ పోటీ తర్వాత నాకు టీవీ షోలలో కూడా అవకాశాలు వచ్చాయి నేను కొన్ని టీవీ షోలలో పాల్గొన్నాను ఆ షోలలో నా వంట నైపుణ్యాలను ప్రదర్శించాను ప్రస్తుతం నేను యూట్యూబ్లో కూడా ఒక వంటకాల ఛానెల్ను నడుపుతున్నాను ఆ ఛానెల్లో తెలుగు వంటకాల గురించి వీడియోలు చేస్తున్నాను నా వీడియోలు చాలా మందికి నచ్చాయి వంట పోటీల్లో టీవీ షోలలో యూట్యూబ్ ఛానెల్లో పాల్గొన్న అనుభవాలు నా జీవితంలో చాలా మార్పులను తీసుకు వచ్చాయి నేను ఒక్క సాధారణ గ్రామీణ మహిళగా ఉన్నాను కానీ నా వంట నైపుణ్యాల ద్వారా నేను ప్రపంచానికి నా ప్రతిభను చాటుకున్నాను నేను నా వంట నైపుణ్యాలను మరింత మెరుగు పరుచుకోవడానికి కృషి చేస్తున్నాను ఒక రోజు ఒక ప్రముఖ వంటకాల పుస్తకాన్ని రాయాలని నా కళ తెలుగు వంటకాలను ప్రపంచానికి తెలియజేయాలని నా కోరిక